మా గ్రామీణ ప్రాంతంలో ఆటలు ఆడుతారు పిల్లలన్న పిల్లలు పెద్దలు ఆటలాడుకోవడం అంటే చాలా ఇష్టంగా ఆడుకుంటారు పండుగలు ఇలాంటి అప్పుడు కలిసిమెలిసి వీధిలో వాళ్ళు పక్కింటి వాళ్ళు ఒక్క ఇంటి వాళ్ళు అందరు ఒకటై ఆటలు ఆడుకోవడము పిల్లలతో ఆటలు ఆడించడము పిల్లలు రోజు ప్రతిరోజు సాయంత్రం అయితే ఆడుకోవడము వాళ్లకి ఒళ్ళు స్ట్రెస్ మర్చిపోయి వాళ్ళకు ఉన్న ఒత్తిడి అవన్నీ మర్చిపోయి ఆహ్లాదకరంగా చా చాలా సంతోషంగా ఆడటం వల్ల మనసు తృప్తిగా ఉంటుంది మనసులో ఏ కల్మశం లేకుండా ఎవరికి ఏ బాధలు ఉన్నా ఆటలు ఆడుకోవడం ద్వారా అలాంటి ఆ ఇబ్బందులు అవన్నీ తొలగిపోయి మనమంతా ఒకటే మనమంతా కలిసి ఉన్నాము అన్న భావన ఏర్పడుతుంది ఇంకా ఎక్కువ ఎక్కువ బలం ఎక్కువ వత్తిడి వల్ల సులకాయంగా ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువ శ్రమించడం ఆటలు ఆడడం ఎగరడం గెంతడం ఇలాంటి ఆటలు ఆడడం వల్ల వాళ్ళకు పూర్తి పూర్తిగా ఒంట్లో ఉండే చెమట ద్వారా ఒళ్ళు కొవ్వు అలాంటివి ఏవైనా ఉంటే తగ్గడము ఇలాంటివి అందరు కలిసిమెలిసి ఉండడం ఆడుకోవడం వల్ల మనమంతా ఒకటే అన్న భావన ఏర్పడుతుంది ఎప్పుడు ఇంట్లో ఉండి ఒక ఏప్ చేసిన పని చేసుకోవడం కాకుండా ఉన్నదే ఉండి చేయడం కాకుండా ఆడుకోవడం వల్ల అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళ వారి బాధలు అవన్నీ మర్చిపోయి ఎప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండ ఉండగలము అని తెలుసుకోవడము ఇలాంటివన్నీ చేసుకోవడం మంచిది ఇప్పుడు ఎప్పుడు ఇంటి సమస్యలను అది అని ఇది అని ఎప్పుడు ఉండేవి దానికోసం మనం ఎప్పుడు అలాగే ఉండలేము కదా ఆడుకోవడం పిల్లలతో పిల్లలతో పెద్దలతో అక్కున వాళ్ళు పక్కన వాళ్ళు పండగలు లీవ్ సరదాగా సెలవులు వచ్చినప్పుడు వేసవి సెలవులు వచ్చినప్పుడు మామూలుగా పది రోజులు రెండు రోజులు లీవ్లు వచ్చినప్పుడు అలాంటప్పుడు చుట్టుపక్కల వాతావరణం వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఆటలు ఆడుకుంటా పాడుకుంటా ఉండడంవల్ల ఒంట్లో చెమట పట్టి ఒంట్లో ఉన్న కొవ్వు అలాంటివి తగ్గి ఒళ్ళు శ్రమ శ్రమించడం వలన ఎక్కువ ఎక్కువ బరువు తగ్గడము అధిక బరువు తగ్గడము ఇట్లాంటివి ఎప్పుడు మనసు మనసు నిమ్మత్తిగా ఉండడం సంతోషంగా ఉండడము అలాంటివి జరుగుతుంది